మా ఇంటి నుండి కొంచెం దూరంలో ఒక లైబ్రరీ ఉంటుంది మాకు ఎప్పుడన్నా పీస్ ఆఫ్ మైండ్ కావాలన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదవడం నాకు చాలా అలవాటు మాకు ఇంట్లో వ్యక్తిగతంగా లైబ్రరీ ఒక చిన్న లైబ్రరీ మాత్రమే ఉంది ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉండడానికి నాకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకోవడానికి బుక్స్ చదవడం నాకు చాలా అలవాటు చిన్న చిన్నగా ఇంట్లో లైబ్రరీ ఉంది ఇందులో ఇంట్లో లైబ్రరీ ఉండగా కూడా దొరకనన్ని బుక్స్ కానీ తెలియని విషయాలు కానీ మాకు ఇంటికి కొద్దిగా దూరంలో ఉన్న లైబ్రరీలో వెళ్ళి తెలుసుకుంటాను ఇంకా నా కలల లైబ్రరీ ఎలా ఉండేది అంటే నేను చాలా పెద్ధ లైబ్రరీ పెట్టాలని అందులో ప్రపంచంలో ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయో అన్ని రకాల నేను ఆ లైబ్రరీలో పెట్టాలని నేను చాలా మందికి బుక్స్ దొరకక చాలా బాధ పడేవాళ్ళకి నా లైబ్రరీలో ఏ రకమైన బుక్ దొరికే విధంగా ఉంచాలని నా యొక్క కోరిక